హలో చెప్పండి మేడం గుడ్ మార్నింగ్ చెప్పండి ఓకే అంటే పిల్లలకి స్విమ్మింగ్ ఉంటే బాగుంటుంది అండి ఇంకా స్పోర్ట్స్ అట్లా ఏవైనా పెడితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చాలా మందికి టాలెంట్ ఉంటుంది కదండి స్పోర్ట్స్ వాళ్ళు బయటకి వెళ్ళి చెయ్యలేరు మాదే కాలేజ్లో పెట్టాము అనుకో కాలేజ్ తరపున తీసుకెళితే వాళ్ళకి ఈజీగా చేయడానికి ఉంటుంది

వ్రాపిస్తాము అండి మా దగ్గర ఉన్నారు స్క్రిప్ట్ రైట్ స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు వాళ్ళు వ్రాసిస్తారు మీకు ఎట్ల కావాలంటే అట్లా అంటే పిల్లలకి ఏదైనా మెసేజ్ ఇవ్వడం కానీ అట్ల ఏ స్క్రిప్ట్ కావాలి అంటే అట్లా ఇస్తారు

ఓకే అండి ఓకే అండి వాళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నారు అండి ఓకే అండి ఏది వెస్ట్రనా సాంస్కృతిక ఓకే అండి ఓకే నేర్పించడానికి వస్తే సరిపోతుందని అంటున్నారు ఓకే అండి ఓకే అండి